హలో గుడ్ ఈవెనింగ్ అమ్మ చెప్పండి ఓకే

ఓకే ఓకే ఇప్పుడు మీకు ఏమి కావాలమ్మ ఏమి కాదమ్మ మనకు అక్కడ కూడా బ్రాంచ్ ఉంది కదా హైదరాబాదులో మన కాలేజ్కి అయిన నాకు చెప్పాలి కదమ్మ ఎందుకంటే మీరు ఇక్కడ క్లాసెస్ వింటున్నారు చేస్తున్నారు మీరు ఫస్ట్ ఇయర్ రిసల్ట్స్ కూడా చూసుకున్నారు కదా ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు మన కాలేజ్ చూజ్ చేసుకున్నారు డాడీని కన్విన్స్ చేయాలి ఎందుకంటే వేరే ఏదో కాలేజ్కు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ సరిగా లేకుంటే మీ ఫ్యూచర్ కదా పాడు అయ్యేది ఏమన్న డ్యూస్ ఉన్నాయా అమ్మ మనవి ఏదన్న లైబ్రరీ ఫీ కానీ లేకుంటే ఏదన్న ఎగ్జామినేషన్ ఫీ అవునవును అది లేదమ్మ మీరు మొత్తం పే చేస్తే కానీ నేను మీకు టీసీ రాదు ఒకసారి వచ్చి రిసెప్షన్లో కలిసి ఎంత ఉందో కనుక్కోండి లేకుంటే డైరెక్ట్ వచ్చి నన్ను కలిసి మాట్లాడండి మీ పేరెంట్స్ని తీసుకొనిరా మీ ఫాదర్ని మాట్లాడదాం అప్పుడు ఓకేనా అమ్మ ఓకే ఓకే ఏదో ఒకటి చేద్దాం అమ్మ అండ్ ఏమి టెన్షన్ పడకండి మీ ఫాదర్ని తీసుకొని రండి ఓకే